హలో నమస్తే అండి అవునండి చెప్పండి సరేనండి అలాగేనండి ఎన్ని కేజీల కేక్ కావాలండి దాని ఫ్లేవర్ ఏ ఫ్లేవర్ కావాలండి మీకు సరేనండి ఎప్పటికి కావాలండి అదే డేట్ చెప్తారా ఓకేనండి అది ఇరవై కేజీలు అన్నారు కదండి పైనాపిల్ ఫ్లేవర్ కావాలా మీకు ఫోటోలు పంపిస్తారా అయితే మాకు మా బేకరీ చాలా పెద్ద బేకరీ అండి చాలా పేరు చెందిన బేకరీ ఎప్పుడూ చెడ్డ పేరు ఎక్కడా రాలేదు మేము ఏ ఫంక్షన్కి ఇలా కేకులు ప్యాకింగ్ చేసినా కూడా మాకు మంచి పేరే వస్తుంది ఎప్పుడూ బాగుందనే చెప్తారు అందరూను మీరు కోరినట్టు అన్ని విధాలా మేము మీకు తగిన టైంకి అందిస్తాము మేము తప్పకుండా అలాగేనండి తప్పకుండా మీరు కోరినట్టే ఇస్తాం మేము మీ ఫోన్ నెంబరు గట్రా మాకు పెట్టండి అడ్వాన్స్ ఏమైనా ఇస్తారాండి అయితే అడ్వాన్స్ కూడా తీసుకురండి వచ్చేటప్పుడు అలాగేనండి సరేనండి